సినిమాలు వార్తాపత్రికలు సాహిత్యం మరియు ఇతర మీడియా ప్లాట్ఫార్మ్లతో జానపద సంస్కృతి సంబంధించిన ముఖ్య సమాచారం ఒకటి సినిమాలు భారతీయ సినిమాల్లో జానపద సంస్కృతి ప్రతిబింబ చేయడంతో పాట అది కథల సంగీతం నృత్యం మరియు వేషధారణల్లో కూడా కనిపిస్తుంది టెంపోరల్ టెంపోరల్ పరిస్థితులకు సంబంధించిన జానపద కథలు ఆనాటి జీవన శైలులు సాంప్రదాయాలు సౌరాణిక కథలు గ్రామీణ జీవిత సినిమాల్లో తరచుగా ప్రస్తావించబడతాయి రెండు వార్తాపత్రికలు జానపద సంస్కృతి గురించి వార్తా పత్రికలు విషయాలు వ్యాసాలు ఎంపిక సంస్కృతిపై వ్యక్తీకరణ చేయడం ద్వారా ప్రజలు అవగాహనను పెంచుతాయి మూడు సాహిత్యం తెలుగు సాహిత్యాలలో జానపద కవితలు గీతాలు కథలు నవలలు ప్రముఖ ఉంటాయి నాలుగు ఇతర మీడియా ఫ్లాట్ఫామ్స్ టెలి టెలివిజన్ ప్రోగ్రాంలు డాక్యుమెంట్రీలు స్మార్ట్ఫోన్ యాప్లు సోషల్ మీడియా ద్వారా కూడా జానపద సంస్కృతి గురించి ప్రజలకు అవగాహన పెంచుతుంది